మీకు ఇష్టమైన మీ స్నేహితుల పేర్లు ఏమిటి నాకు ఇష్టమైన నా స్నేహితులు ముగ్గురున్నారు వాళ్ళ వాళ్ళ ముగ్గురు కూడా నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఒకటి విమల విజయ దుర్గ లీల వీళ్ళు ఏంటంటే నాకు చిన్నప్పటినుంచి ఒకటో తరగతి చదువుకున్నప్పటినుంచి కూడా మేము డిగ్రీ పూర్తి చేసే వరకు నాతో పాటే ఉన్నారు మధ్యలో వాళ్లకి పెళ్లిళ్ళు అయినప్పటికీ కూడా ఇప్పటికే మాకు కాంటాక్ట్స్లోనే ఉన్నారు అందులో నాకైతే చిన్నప్పటి నుంచి అయితే విజయ దుర్గ అనే అమ్మాయి నేను కలిసి ఒకటో తరగతి నుంచి కూడా కలిసున్నాం విమల అనే అమ్మాయి ఎయిత్ క్లాస్లో జాయిన్ అవ్వడం జరిగింది తన కూడా నాకు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది ఇంకొకళ్ళు లీలా అనే అమ్మాయి డిగ్రీలో నాకు పరిచయం అయింది కానీ మేము ముగ్గురు మా అభిరుచులు గాని మా యొక్క ఇల్లు కానీ దగ్గర దగ్గర ఉండటం వల్ల మేము ఇంకా ఎక్కువగా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం ఇంకా చెప్పాలంటే మేము ఎగ్జామ్స్ అవి జరిగినప్పుడు కంబైన్ స్టడీస్ అది కూడా కలిసి చేసేవాళ్ళం అంటే వాళ్ళు మా ఇంటికి రావడం మేము గురువు మా డాబా మీద లైట్ పెట్టుకొని చదువుతూ ఉండటం ఇంకా అక్కడే పడుకుని ఉండడం ఒక్కొక్కసారి అయితే వాళ్ళ ఇంటికి నేను వెళ్ళలేదని వాళ్ళు మా ఇంటికి వచ్చేవారు కానీ మా ఇంట్లో నన్ను ఎక్కడికి పంపించేవారు కాదు కానీ మా ఫ్రెండ్స్ రావడానికి అయితే నేను చాలా ఇష్టపడే దాని ఒకళ్ళు ఒకరు బర్త్డేకి ఒకళ్ళు వెళ్లడం పార్టీ చేసుకోవటం మేము అందరూ కలిసి మేము రెస్టారెంట్కి కూడా వెళ్ళి బిర్యాని తిన్నాం అది నాకు చాలా మెమొరబుల్ మూమెంట్ అలాగే బీచ్ ఫెస్టివల్ జరిగినప్పుడు కూడా ముగ్గురు కలిసి ఒంటరిగా వెళ్ళాం అంటే ఎప్పుడు ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్తాము ఇప్పుడు అలాగా ఫ్రెండ్స్తో వెళ్ళామనమాట కానీ మా ఇంట్లో చెప్పకుండా కాలేజీ నుంచి అటు నుంచి అటే వెళ్ళాము అనమాట దాంతో మా మేము చాలా ఎంజాయ్ చేసాం ఇంటికి వచ్చాక మా ఫ్యామిలీతో చెప్పాము కానీ వాళ్ళు ఏమి అనలేదు ఇంకొకసారి అలా వెళ్లొద్దు అన్నారు అలాగే మేము ఐస్ క్రీం తినడానికి వెళ్ళే వాళ్ళం ఇంకా నోట్స్లవి కలిసి చదువుకునే వాళ్ళం ఇంకా చెప్పాలంటే విజయ దుర్గా నేను ఒకటో తరగతి నుంచి చదువుకున్నాము బెస్ట్ ఫ్రెండ్స్ ఏ కాదు మేము ఎగ్జామ్స్లో పబ్లిక్ ఎగ్జామ్స్లో కూడా ఒక్కలి వెనకాల ఒకళ్ళే పడేవాళ్ళం అనమాట ఏంటో మరి ఆ మ్యాజిక్ తెలిసేది కాదు చాలా బాగా నన్ను అర్థం చేసుకునే వారు నాకు ఏ కష్టం వచ్చినా సరే వాళ్ళతోనే షేర్ చేసుకునే దాన్ని వాళ్ళు కూడా నాతో షేర్ చేసుకునే వాళ్ళ వాళ్ళ అక్క పెళ్లిళ్లకి మేము వెళ్లే వాళ్ళం మేము చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం కోన్లు అవి కూడా పెట్టే వాళ్ళం ఇంకా చీరల మీద దీని వర్కులు అవి చేపించుకోవడం ముగ్గురు కలిసి ఒకే చీరలు కట్టుకోవడం అంతా బాగా చేసేవాళ్ళం ఇంకా కాలేజ్ యానివర్సరీకి అయితే ముగ్గురు కలిసి ఒకే చీరలు కట్టుకునే వాళ్ళం హెయిర్ స్టైల్ కూడా ఒకలాగానే వేసుకునే వాళ్ళం టీచర్స్ అందరూ మమ్మల్ని చూసి మరి బెస్ట్ ఫ్రెండ్స్ అంటే తెలుసు కానీ మరి ఇంత బెస్ట్ ఫ్రెండ్సా మీరు పెళ్లి అయ్యాక ఏం చేస్తారు అనేసి ఏడిపించేవారు అనమాట కానీ చెప్పాలంటే తనకి ఫస్ట్ అయితే విమలాకి పెళ్లయింది తనకి పెళ్లి అవ్వడం వల్ల సగం కాంటాక్ట్స్ అయితే పోయినాయి చాలా సంవత్సరాలుగా మేమైతే కాంటాక్ట్స్లో లేము కానీ తర్వాత దానికో బాబు పుట్టిన తర్వాత కొంచెం ఫ్రీ అయ్యేసరికి మేము అందరం కలిసి వాట్సాప్ గ్రూప్ ఒకటి పెట్టుకొని అందులో యాడ్ యాడ్ చేసుకున్నాం అనమాట మా ఫీలింగ్స్ అవి కలిసి షేర్ చేసుకుంటాం రీసెంట్గానే ఒక వన్ ఇయర్ బిఫోర్ ఏ మేము అందరు కలసి గెట్ టుగెదర్ పెట్టుకున్నాం అందరూ ఫ్రెండ్స్ వచ్చారు మేము కూడా చాలా ఎంజాయ్ చేసాం అలాగే నేను వాళ్ళకి ఇప్పటికి ఫోన్ చేసి మాట్లాడుతుంటాం గిఫ్ట్స్ అవి కూడా ఇచ్చుకుంటూ ఉంటాం అందులోకి విజయదుర్గ ఏమో పూణే వెళ్ళిపోయింది పెళ్లి చేసుకుని ఇక నేను నేను బెంగళూరు వెళ్ళిపోయాను పెళ్లి చేసుకొని కానీ ముగ్గురు కలిసేది ఎక్కడ అంటే మా సొంతూరైనటువంటి గుంటూరులోనే కలుసుకుంటాం మా ఫ్రెండ్స్ గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది